నమస్తే అండి చెప్పండి ఏం కావాలి పది వేలలో చూపీమను మీకు ఏ కంపెనీ కావాలండి ఓకే ఫైవ్ జి ఫోన్స్లో తీసుకుంటారా ఫోర్ జిలో తీసుకుంటారా అండి మీకు ఫైవ్ జిలో అయితే పది వేలల్లో తక్కువ ఫోన్స్ ఉంటాయండి ఒకటి రెండు మోడల్సే ఉంటాయి ఫైవ్ జిలో పది వేల్లో పోకో యమ్ సిక్స్ ఉంది మీకు ఒక పది వేలు పడుతుంది అండి కరక్ట్గా పది వేలల్లో ఈ ఫోన్ త్రీ జీబీ అది బాగుంటుంది స్టోరేజ్ కూడా బాగుంటుంది క్యామ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మళ్ళీ మీకు ఫోర్ జి ఫోన్స్లోకి వస్తే దీని కన్నా బెటర్గా స్టోరేజ్ ఉంటాయి క్యామ్ క్వాలిటీస్ ఉంటాయి రెడ్మీ ట్వల్ వచ్చేసి మీకు నైన్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ ఫోర్ జిబి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తుంది అండి మీకు అలాగే మీకు పోకో సీ సిక్స్టీ ఫైవ్ కూడా బాగుంటుందండి ఇది దీంట్లో టూ వేరియంట్స్ ఉంటాయి ఒకటి బ్లూ కలర్ ఉంది బ్ల్యాక్ కలర్ ఉంది ఇది కూడా మీకు సిక్స్ జీబీ పడుతుంది ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది దీనికి ఇది మీకు కరక్ట్గా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు పడుతుంది అలాగే మీకు రియల్ మీ సీ ఫిఫ్టీ త్రీ కూడా బాగుంటుందండి ఇది కూడా మీకు పది వేలలోనే ఉంటుంది సేమ్ ఇది ర్యామ్ ఫోర్ జీబీయే సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ ఉంటుంది స్పీడ్ క్వాలిటీ అలాగే క్యామ్ బాగుంటుందండి పోకో అండి ఎం ఫైవ్ జి మొబైల్ తీసుకుంటారా ఓకే మీకు ఏ కలర్ కావాలండి దీంట్లో మీకు బ్ల్యాక్ ఉంది బ్లూ ఉంది గోల్డ్ కలర్ ఉంది బ్ల్యాక్ కలర్ ఓకే సరే ఇది ప్యాక్ చేయమంటారా అండి అయితే సరేనండి మీరు క్యాష్ ఇస్తారండి డిస్కౌంట్ ఈ మొబైల్ ఫైవ్ జి మొబైల్ మీకు డిస్కౌంట్ పోగానే టెన్ తౌజండ్ పడుతుందండి లేదండి ఆ గిఫ్ట్లు ఇప్పుడు ఏం రావట్లేదండి మీకు జస్ట్ ఒక నార్మల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఉంటుందండి క్యాష్ ఇస్తారా అండి ఫోన్ పే చేస్తారా అండి సరేనండి క్యాష్ పేమెంట్ చేద్దురు ఓకే అండి మీకు వన్ ఇయర్ వారంటీ ఉందండి ఏమన్నా డ్యామేజెస్ వచ్చినా మీరు మా దగ్గరే తీసుకోవచ్చు సరే అండి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి షాప్కి ఓకే అండి త్యాంక్స్ అండి ఓకే అండి